హలో ఏంటి అమ్మ ఫోన్ చేసారు చెప్పండి నేను డాక్టర్ను సరే అండి మీరు ఒక పని చేయండి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి విన్నారా ఇంక కొంచెం సరే అండి మరి ఇప్పుడు మీరు వేసుకున్న టాబ్లెట్లు మీకు తగ్గ తగ్గలేదు అని అంటున్నారు కదా మీకు తగ్గకపోతే మళ్ళీ నేను ఒక వేరే టాబ్లెట్స్ రాసిస్తాను అది తెచ్చి వేసుకోండి టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోతే మటుకు మళ్ళీ మీరు టూ డేస్ తర్వాత ఈ టూ డేస్ వాడిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తే దానికి ట్రీట్మెంట్ ఏమి ఉంటుందో చెప్తాను అదే అండి ఇంక ఇప్పుడు చెప్పి మేము రాసి ఇచ్చిన లిస్టు ఉన్నాయి కదా టాబ్లెట్లు అవి అవి తీసుకోండి అవి వాడండి టూ డేసు టూ డేస్లో వాడితే తగ్గకపోతే మీరు వస్తే దాని మళ్ళీ ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్ ఇవ్వాలా లేకుంటే ఇంకా ఏమన్న టెస్టులు చేయాలా ఏమి చేయాలి అనేది నేను మీరు వచ్చిన తర్వాత నేను చెప్తాను అండి ఈవినింగ్ నేను సెవెన్కి వస్తాను నేను వేరే హాస్పిటల్ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి సెవెన్ థర్టీకి అలా వచ్చి టెన్ ఓ క్లాక్ వరకు ఉంటాను అదే అండి మీరు వచ్చిన తర్వాత టూ డేస్ వాడి రండి ఒకవేళ తగ్గకపోతే మటుకు సిరంజి ఎక్కిస్తాం సిరంజి ఎక్కిస్తాను సరే సరే అండి సరే సరే ఓకే